సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనకు ఒక భాష అనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనకు వేరే ప్రదేశానికెళ్ళినప్పుడు బై యూసింగ్ సాంకేతిక పరిజ్ఞానం మనము ఆ భాషని అర్థం చేసుకుంటున్నాము అండ్ మనకి ఇప్పుడు తెలుగు భాష అనేది మనకొచ్చినప్పుడు అందరికీ ఆంగ్లం అనేది రాదు సో కొందరికి తెలుగు అనేది కూడా వస్తుంది సో దానివల్ల ఏటువంటి ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్లో కూడా మనం తెలుగు భాష అనే ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు దానివల్ల తెలుగు వచ్చిన వాళ్ళు ఆ ఆధునిక వయో టెక్నాలజీ వల్ల మనము ఈజీగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి ఏమి ఏమి అని సో తెలుగు భాష కూడా మనం వాడుతున్నాము సెల్ఫోన్స్ అండ్ టెక్నాలజీ